సార్ నేను వేరే పని మీద బయటకు వెళుతున్నాను నా నా ఫుడ్ ఆర్డర్ని మీరు క్యాన్సిల్ చేయవలసిందిగా నేను కోరుచున్నాను ఎందుకూ అంటే నాకు బయట బయట నేను వేరే ఫుడ్డుని తినడం వల్ల నేను ఇప్పుడు ఈ ఫుడ్డుని తినాలని అనుకోవట్లేదు ఇప్పుడు ఈ ఫుడ్డు వేస్ట్ అయిపోతుంది అందుకే నేను ఈ ఆర్డర్ని రద్దు క్యాన్సిల్ చేద్దామని అనుకుంటున్నాను ప్లీస్ మీరు ఇది ఒక్కసారి ఈ ఆర్దర్ని క్యాన్సిల్ చేయవలసిందిగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను